నాకు అన్ని కాలాల్లో ఇష్టమైన వంటకము ఆలుగడ్డ కర్రీ ఆలుగడ్డ కూర ఆలుగడ్డలు మా ప్రదేశంలో విరివిగా దొరుకుతాయి మరి మంచి ఏ కాలమైన కానీ ఆలుగడ్డలు అందుబాటులో ఉంటాయి కూరగాయల వ్యాపారస్తులు చాలామంది ఆలు ఆలుగడ్డల్ని మరి ఊరిలో నుంచి పండించి తీసుకొచ్చి మాకు ఇక్కడ కూరగాయలు రైతు బజార్లలో అమ్ముతూ ఉంటారు మరి ఆలుగడ్డలంటే నాకు చిన్నప్పట్నుంచి ఎందుకో ఆ ప్రాణము నాకు ఎందు ఎందుకిష్టమో నాకైతే తెలియదు కానీ మరి ఆలుగడ్డలు మంచి రుచిగల ఒక మంచి కూరగాయగా నేను భావిస్తున్నాను అయితే ఆలుగడ్డలు తింటే అంత మంచిది కాదు ఆలుగడ్డలు ఒళ్లుని పెంచుతాయనేసి అంటూ ఉంటారు కానీ నేను చాలా మందిని ఆలుగడ్డలు ఇష్టంగా వండుకొని తినడము నేను చూసాను అయితే ఆలుగడ్డలు వండుకుని తినడం నేను చూశాను అయితే మరి కూరగాయలు ముఖ్యంగా ఏదన్న ఆకుకూరలతో కాంబినేషన్ ముఖ్యంగా పాలకూరతో కాంబినేషన్ ఆలుగడ్డ అంటే నాకు మా ఇంటి వాళ్ళకి అందరికీ చాలా ఇష్టము మరి ఆలుగడ్డ మరి మాంసంలో వేసుకొని తింటే కూడా అది ఎంతో రుచిని ఇస్తుంది అలాగే మరి ఖుర్మాలు ఇలాంటివి మరి రొట్టి పూరి పూరీస్ పూరీ కోసము ఆలుగడ్డ మరి ఆలు గడ్డతో చేసిన రొట్టే మరి ఇలా రకరకాలుగా మనము ఆలుగడ్డని వినియోగించుకోవచ్చు మరి ఆలుగడ్డలు మరి చిప్స్ల మాదిరిగా బజార్లలో అమ్ముతు ఉంటారు అదేవిధంగా మరి దుకాణాలల్లో మరి ఆలుగడ్డలు మరి తరిగి వేయించి చక్కగా అమ్ముతూ ఉంటారు మరి ఇట్లాగా ఆలుగడ్డలు తినాలి అని ఆశపడినప్పుడల్ల ఎక్కడో ఒక చోట అవి ఏదో రూపంలో రూపకంలో అందుబాటులో ఉంటాయి అవి చిప్స్ రూపకంలో కానీ లేదంటే వంటకాల రూపంలో కానీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆలుగడ్డలంటే చాలా ప్రాణం చాలా ప్రియం చిన్నప్పట్నుంచి కూడా చాలా ఇష్టంగా ఆలుగడ్డలు తీనేదాన్ని మరి ఎటువంటి కూరలైనా ముందు ఆలగడ్డలు ఉంటే అవి పక్కనపెట్టుకొని అన్నం అంతా ముగించిన తర్వాత ఆలుగడ్డలు తినేదాన్ని సో ఈ విధంగా నాకు ఆలుగడ్డలంటే ఎంతో ఇష్టము అన్ని కాలాల్లో ఇవి పండుతాయి కాబట్టి ఏ కాలం ఆ కాలం అంటూ లేదు ఆలుగడ్డలు ప్రతీ ఒక్క కాలంలో ఉంటాయి అందుబాటులో అవి నిల్వ కూడా ఉంటాయి అవి అయిపోతాయి తరిగిపోతాయని ఉండదు వాటి ఆ ధర కూడా ఎక్కువ ఉండదు ఎందుకంటే అవి గడ్డలు కాబట్టి చాలా విరివిగా ఒక ఒకదాని స్థానంలో ఎంతోమంది ఎన్నో ఆలుగడ్డల పిల్లలు పుడతాయి కాబట్టి మరి అవి మనకు తక్కువ ధరల అందుబాటులో కూడా ఉంటాయి కాబట్టి అవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాటితో పాటు మరి ఆలుగడ్డలతో చేసే బయట అమ్ముతారు చాట్ అనేసి మళ్ళీ కట్లెట్స్ అనేసి వాటన్నిట్లో కూడా ఈ ఆలుగడ్డలే వాడుతూ ఉంటారు కాబట్టి ఎక్కడికి పోయిన ఆలుగడ్డలయితే అందుబాటులో మాకు ఉంటాయి మేము నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటాం అయితే మా బాబుకు మాత్రం ఆలుగడ్డలంటే ఇష్టం ఉండదు ఆయన ఎప్పుడైనా పూరిలోకి ఆలుగడ్డల కూర చేసినా కానీ దోశలోకి ఆలుగడ్డ కూర చేసిన కానీ అంతగా ఇష్టపడరు కాబట్టి ఆయన కోసం వేరేగా ఏదన్న చేసి మాకు మాత్రం మేము ఆలుగడ్డలయితే కంపల్సరీగా తప్పకుండా మా ఇంట్లో ఆలగడ్డల కూరయితే ఉంటుంది